భారతదేశం యొక్క సంస్కృతుల సమ్మేళనం ప్రతీ రాష్ట్రాానికి తనకు తానే విశిష్టంగా ఉన్న కళలు చేతి పనులు మరియు జానపద సంపద ఉన్నాయి ఈ కళలు కొన్ని వందల ఏళ్ళనాటి చరిత్రను కలిగి ఉండగా వాటి ఉనికి మన సంస్కృతిని జీవన శైలిని భవన నిర్మాణం నుంచి ఆహారపు అలవాట్ల వరకు ప్రతిబింబిస్తుంది అయితే ప్రస్తుతం గ్లోబలైజేషన్ అత్యాధునిక మార్కెట్ ఆధారిత అర్ ఆర్థిక వ్యవస్థల ప్రభావంతో ఈ సాంప్రదాయం కళలపై అనేక రకాల బయట ప్రభావాలు పడుతున్నాయి ఆధునిక యుగంలో పాశ్చాత సంస్కృతి ప్రభావం మన సాంప్రదాయాలపై మెల్లగా పరుచుకుంటుంది ముఖ్యంగా యువత ఆధునిక వస్త్రధారణ ఇంటీరియర్ డిజైనింగ్ డిజిటల్ ఆర్డర్ వంటి క్రొత్త కళల వైపు ఆకర్షితులు అవుతున్నారు దాంతోపాటు చైనా వంటి దేశాల నుండి దిగుమతి అయ్యే చౌక సరుకులు మషిన్ ఉత్పత్తుల పోటీ మన హస్తకళ మార్కెట్ను బలహీనతకు గురి చేస్తున్నాయి ప్రతిష్టాత్మక కళలు హస్తకళలపై గ్లోబల్ మార్కెట్ల ప్రభావం వల్ల కొంతమంది కళాకారులు తమ నైపుణ్యాలను ఆధునిక డిమాండ్లకు తగ్గట్టు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు లంబాడి కట్టు పద్ధతిని ఆదిక ఆధునిక పరిస్థితులపై జాకెట్లపై వినియోగించడం చూస్తున్నాము కానీ ఇది పరిమితి స్థాయిలోనే ఉంది గ్రామీణ ప్రాంతంలో ఇంకా అనేకమంది కళాకారులు తగిన మార్కెట్ లేక తక్కువ ఆయా ఆదాయం వల్ల జీవనోపాధి కోల్పోతున్నారు జానపద కళల మరియు చేతి పనుల స్థితి ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో జానపద కళలు తమ ప్రఖ్యాతిని నిలుపుకుంటున్నాయి జానపద నాటకాలు నృత్యాలు పాటలు గ్రామీణ ప్రదేశాల్లో ఉత్సవాల్లో కనిపిస్తాయి అయితే ఈ కళలకు ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగాల నుంచి తగిన ప్రోత్సాహం లేకపోవడం తరం మార్పుతో పాత కళల పట్ల ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి చేతి పనులు విషయానికి వస్తే చేనేత చెక్క ముక్కలు మట్టి బొమ్మలు గాజు అలంకరణలు వంటి కళలు ఇంకా కొన్ని ప్రాంతంలో మాత్రమే జీవించిపోతున్నాయి ఈ రంగాలను ప్రోత్సహించాలంటే ప్రభుత్వాలు మార్కెట్ను కల్పించాలి ఉచిత శిక్షణలు ఇవ్వాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావాలి సాంప్రదాయ కళలు మరియు చేతి పనులు మన సంస్కృతికి గుర్తుకు ప్రతీకలుగా నిలుస్తాయి వీటి ఉనికి కేవలం కళల పరిమితిలో కాకుండా గ్రామీణ జీవితానికి ఆర్థిక శైలుల స్థిరత్వానికి కూడా కీలకంగా ఉంటుంది వాటిపై వచ్చే బయటి ప్రభావాలను సమర్థవంతంగా స్వయం స్వయంగా చేయటం వాటిని ఆధునికతతో మిళితం చేయడం ద్వారా మన వారసత్వానికి రక్షించుకోవచ్చు తద్వారా భారతదేశం తన కళా వైభవాన్ని ప్రపంచానికి మరోసారి చాటగలదు గ్లోబల్ గుర్తింపు అంతర్జాతీయ ప్రదేశాలలో హస్తకళలకు జానకథ కళలకు మంచి గుర్తింపు లభిస్తుంది నాటకీయ కళలు బట్టల కట్టు కళలు చెక్క చిత్రాల విదేశాల్లో ప్రదర్శింపబడుతున్నాయి నూతన మార్కెట్ ఆన్లైన్ వాజ్యం ద్వారా ఇన్స్టాగ్రామ్ అమెజాన్ ఇట్స్ వంటి ప్లాట్ఫామ్లో చేతి పనులు ఉత్పత్తులకు వినియోగదారులు పెరిగారు డిజైన్ పరంగా మేళవింపు సాంప్రదాయ కళలు ఆధునిక డిజైన్ చేయడం వల్ల అవి క్రొత్త తరం దృష్టిలోకి వస్తాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అనేక జానపద కళారూపాలు ఉన్నాయి వేపుడు బొమ్మలు ఒగ్గు కథ బుర్ర కథ పేరిణి నాట్యం చెక్క భజన వంటి కళలెన్నో నేటికి కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శింపబడుతున్నప్పటికీ చాలా వరకు మూతపడే దశకు చేరుకున్నాయి చేతి పనుల పరంగా చూసినట్టయితే పోచంపల్లి చీరలు కాంచిపురం పట్టు ఆదివాసి గాజులు ఆదివాసి గాజులు వెదురు ఉత్పత్తులు వంటి వాటికి ఎప్పటికప్పుడు ప్రాధాన్యత ఉంది అయితే ఇవి అనేక స్థానిక కళాకారులకు మాత్రమే పరిమితం కావడం వల్ల పెద్ద స్థాయిలో వృత్తి చేయడం లేదు హస్తకళ నైపుణ్య శిక్షణ ఆర్థిక సాయం ఎగుమతి మద్దతు వంటి వాటి ద్వారా కళలను ప్రోత్సహించాలి పాఠశాల స్థాయిలోని విద్యార్థులకు జానపద కళల పరిచయం కల్పించడం ద్వారా ఆసక్తిని పెంచవచ్చు డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగం వల్ల అనగా సోషల్ మీడియా వెబ్సైట్ ఈ సైట్ ద్వారా చేతి పనులను అంతర్జాతీయంగా ప్రచారం చేయవచ్చు యువత యువత భాగ్యస్వామ్యం వల్ల యువత సాంప్రదాయ కళలను ఆధునికతతో మిళితం చేసి ఆవిష్కరణాత్మకంగా నిలుపుకోవాలి బయట ప్రభావం అనేది ఒక స్వభావ ప్రక్రియ కానీ అది మన సాంప్రదాయ కళలను క్రమంగా మింగేస్తున్నప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి మన కళలు పుట్టింటికి ప్రతిబింబాలు వాటిని పరీక్షించుకోవడం పరీక్షించుకోవడం వల్ల ప్రతి మనిషి బాధ్యత మన కళలు మన పుట్టి మన మెట్టింటికి ప్రతిబింబాలు వాటిని పరీక్షించడం ప్రతీ మనిషి బాధ్యత సాంస్కృతీయ మన గుర్తింపు దాన్ని కాపాడితేనే మన విలువలు నిలుస్తాయి కావున జాన్ లే చేతి పనులను ప్రేమిద్దాము పరీక్షిద్దాము అభివృద్ధి చేద్దాము ఇంకా మన దేశ సంస్కృతిలో కళలు హస్తకకలు ఎంతో గొప్ప స్థాయిలో ఉంది చేతి పనులు అనేవి కేవలం కళా కాదు జీవనోపాధి గ్రామీణ ప్రజల్లో చాలామందికి ఇది ప్రధాన ఆయుధ మూలం చేనేత గాజుల తయారీ చెక్క పనులు కంచ పనులు మట్టి బొమ్మలు మూలు పొట్టు లాంటి అనేక కళలు ఎన్నో తరాలుగా కాపురం చేస్తాయి ఇవి శ్రమతో కూడినవి కానీ వాటిలో ప్రతిభ నైపుణ్యం శ్రద్ధ అంతులేనివి విదేశాల నుంచి దిగుమతి అయ్యే చౌక చైనీస్ ఉత్పత్తులు మన దేశ హస్తకళ మార్కెట్ను తీవ్రంగా దెబ్బతీసాయి వాటి ద్వారా తక్కువ కావడం వల్ల వినియోగదారులు అక్కడికి ఆకర్షితులు అవుతున్నారు ప్రతిఫలంగా స్థానిక కాపురులకు ఆదా ఆదాయం తగ్గిపోతుంది యాంత్రిక ఉత్పత్తుల వల్ల భారీక సరుకులు తక్కువ సమయంలో తయారవుతున్నాయి ఇది చేతిలో చేసే కళ కళలకు ప్రత్యర్థిగా మారింది చేతి పనులు శ్రమలో కూడినప్పుడు కావడంతో వాటిని చేయడానికి యువత ఆసక్తి కోల్పోతుంది పాశ్చాత్య దోరణులు ఫ్యాషన్ ప్రబావంతో మన సాంప్రదాయాల వస్తు వస్త్రాలు అలంకరణ వస్త్రాలు వెనుకబడిపోతున్నాయి యువత ఆధునిక మోడ్రన్ డిజైన్ల వైపు ఆకర్షితులు అవుతున్నారు జానపద కళలు అంటే ప్రజల మధ్య పుట్టిన వారి జీవన విధానానికి అనుసబంధమైన కళారూపాలు వీటిని జానపద నాటకాలు పాటలు నృత్యాలు చేతి పనులు మొదలైనవి ఉన్నాయి అనేక జానపదాలు కళలు తరతరాలుగా కుటుంబ వ్యవస్థలో ముందుకు సాగేవి ఇప్పుడు ఈ కళలు వారసలు కరువు అవుతున్నారు యువత ఉద్యోగుల కోసం పట్టణాలకు వలస వెెళ్ళడంతో ఈ కళలు మాయం అవుతున్నాయి మన కళలు జానపద సంపదలు మన పూర్వికుల వారసత్వం మన పూర్వీకుల వారసత్వం ఇవి మన సాంస్కృతిక గొప్పతాన్ని విలువల్ని ప్రపంచానికి చూపించగల గౌరవ చిహ్నాలు వీటిని నిర్లక్ష్యం చేయడం మన మూలాలను కోల్పోవడమే మారుతున్న కాలంలో బయట ప్రభావాలు తప్పు పకపోయినా మన కళలు సురక్షించడం సంరక్షించడం మన బాధ్యత వీటిని ఆధునికతతో మిళితం చేసి ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా మన సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించగలము